నేడు మన భారతదేశంలో పర్యావరణ సమస్యలు ఎక్కువైనాయి పర్యావరణ సమస్యలు ఏమిట ఏవంటే నీటి కలుషితం గాలి కలుషితం భూమి కలుషితం మళ్ళీ శబ్ద కలుషితం ఇవన్నీ ఇవన్నీ కలుషితాలు ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు భారతదేశంలో నదులు అడవులు పర్వతాలు కొండలు సముద్రాలు పొలాలు నేలలు అన్నీ స్వచ్ఛంగా ఎలాంటి కలుషితం లేకుండా ఉండేవి కానీ నేడు మాత్రం ఇవి నదులు అడవులు పర్వతాలు కొండలు సముద్రాలు పొలాలు నేలలు అన్నీ కలుషితంమయిపోయినాయి ఇవన్నీ ఎందుకు ఎందుకు బాగా మార్పు చెందాయంటే నేటి కాలంలో అందరూ వాహనాలు బా బాగా ఉపయోగించడం వల్ల ఆ వాహనాల ద్వారా వచ్చే పొగ పొగ కానీ విషపూరితమైన గ్యా గ్యాసెస్ అని ఇవన్నీ పర్యావరణంలో కలవడం వల్ల అడవు అంతరించిపోతున్నాయి అడవులు ఎలా అంతరించిపోతున్నా కలుషితంమయిపోతున్నాయి అడవులు ఎలా అంతరించిపోతున్నాయంటే మనిషి మనుషులందరూ అడవికెళ్ళి చెట్లను కొట్టి దానికోచ్చే చెక్కతోటి ఎన్నో రకరకాల వస్తువులను తయారు చేేసి మార్కెట్లో అమ్మీ ఫుల్ లాభాలు సంపాదిస్తున్నారు అందుకే అడవులు అంతరించిపోయాయి మళ్ళీ ఈ కాలంలో మనుషులందరూ సెల్ఫోన్లను బాగా ఉపయోగిస్తున్నారు సెల్ఫోన్ ఉపయోగించడం వల్ల ఎంతో రేడియేషన్ ఏర్పడుతుంది ఆ రేడియేషన్ వల్ల పర్యావరణం బాగా కలుషితంమయిపోయింది ఇవన్నీ మార్పులు నేటి కాలంలో ఎండాకాలం వర్షాకాలం చలికాలాల్లో బాగా మార్పులు వచ్చాయి ఎండాకాలం ఈ గత సంవత్సరంలో ఎండాకాలం మార్చిలో వచ్చేది ఇప్పుడు మాత్రం ఎండాకాలం ఫిబ్రవరి ఫిబ్రవరిలోనే మొదలైంది వర్షాలు బాగా పడడం చలి బాగా వేయడం జరుగుతుంది